దిల్పసంద్ దిల్కుష్ హానీ కేకు మళ్ళీ వచ్చి చాక్లెట్ ఐస్ క్రీము బనానా వెనీలా షేకు స్ట్రా స్ట్రాబెరీ కేకు ఈ బ్లాక్ కాఫీ నట్స్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్మండ్స్ పీజ్జా బర్గర్ బర్గర్స్ శ్యాండ్విచెస్ ఎగ్ పఫ్స్ మోజారెల్లా పిజ్జా